హలో స్విగ్గీయేనా ఇందాక నేను కార్ట్లో బిర్యానీ పరోటా చపాతీ అన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా బుక్ చేసాను ఇప్పుడు నాకు అవి అన్నీ అవసరం లేదు ఒక బిర్యానీ ఒక పరోటా ఒక చపాతీ సరిపోతాయి ఇప్పుడు మీరు ఏమన్న ఇవి తీసేయగలరా